నాకు ఎక్కువగా ఇష్టమైన ఆట ఏది అంటే క్రికెట్ ఎందుకంటే అది నా చిన్నప్పుడు నుంచి స్నేహితులతో కలిసి ఆడుకునేటప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా అందరూ కలిసిమెలిసి ఆడుకొని ఆ క్రికెట్లో సరదాగా అటు పది మంది ఇటు పది మంది ఉండి బ్యాట్టు బాల్తో కలిసి క్రికెట్ ఆడటం అనేది జరుగుతుంది ఎందుకంటే అది చాలా సంతోషాన్ని ఇస్తుంది క్రికెట్లో ఒక అంపైర్ ఉంటాడు ఇంకా థర్డ్ అంపైర్ ఉంటాడు ఇంకా బ్యాట్స్మెన్ బౌలర్లు మధ్య జరిగే ఆటని ఎంతో అందంగా చూస్తారు చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఇంకా ప్రక్క నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆ ఆ బ్యాట్స్మెన్కి ఇంకా క్రికెట్ టైంలో బెట్టింగ్ అనేది కూడా బాగా రసవత్తరంగా జరుగుతూ ఉంటుంది అటు ఒక పెద్ద పెద్ద టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయి ఆ టోర్నమెంట్స్లో కూడా ఒక ట్వంటీ థౌజండ్ అలా బెట్టింగ్లు జరుగుతూనే ఉంటాయి కానీ మా చిన్నప్పుడు టైంలో మేము ఒక వంద రెండు వందలు అనే బెట్ వేసుకొని సరదాగా క్రికెట్ ఆడటం అనేది జరుగుతుంది ఇంకా కబడ్డీ అలాంటి ఆటలు కూడా నాకు ఇష్టం కబడ్డీ ఆట కూడా అటు ఏడుగురు ఇటు ఏడుగురు కలిసి ఆడుకుని సంతోషంగా స్నేహితులందరితో కలిసి కబడ్డీ అనేది కూడా ఆడటం జరుగుతుంది కబడ్డీ పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి అలా మా పిల్లలందరూ మా ప్రాంతంలో కబడీ పోటీలు జరుగుతూ ఉంటాయి ఆ కబడ్డీ పోటీలకి ప్రైజ్ మనీలు అవన్నీ ఇస్తూ ఉంటారు అలాగా కబడ్డీ అనేది కూడా అడటం జరుగుతుంది ఇంకా షటిల్ బ్యాడ్మింటన్ కూడా ఆడటం జరుగుతుంది మా ప్రాంతంలో ఆనంద్ అకాడమీ అనే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఉంటుంది అందులో చాలా మంది ఆడుతూ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నేర్చుకొని అక్కడ ఆడి జిల్లా స్థాయి స్టేట్ లెవెల్ వెళుతూ ఉంటారు అలా ఆట పోటీలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ నాకు ఇష్టమైన ఆటలు వాలీబాల్ వాలీబాల్ కూడా ఆడుతూ ఉంటాము అది కూడా ఇష్టమైన ఆటే వాలీబాల్లో కూడా అటు ఏడుగురు ఇటు ఏడుగురు ఉంటారు ఈ వాలీబాల్ అనేది కూడా సరదాగా అందరం కలిసి ఆడుతూ ఉంటాము ఈ వాలీబాల్లో కూడా బెట్టింగ్ అనేది ఒక సరదా స్ఫూర్తితో తీసుకొని సరదాగా ఆడుతూ ఉంటాము